హలో లేదండి మావోడు వేస్తున్నాడు ఖచ్చితంగా ఇవి మాకు అందియ్యాలి రేపటి వరకు మరి స్కూల్కి ఇబ్బంది అవుతోంది సైజులు కొలుసుకున్నారాండి మరి కమ్మరు పొడవు కొలతలు తీసుకున్నరా ఎట్లాండి మరి గట్లయితే మరి లేదు లేదండి మాకు అవన్నీ చెప్పకండి మీకు ఖచ్చితంగా మాకు మా అబ్బాయి ఏడుస్తున్నాడు మాకు లేకపోతే స్కూల్కి పోనంటున్నాడు మాకు ఖచ్చితంగా మాకు రేపు ఏ టైంకి ఇస్తారండి మరి మాకు అమ్మా లేదు లేదు అట్లా కాదు మాకు కాదండి అట్లా అసుమంటోళ్ళని మీరు ఎందుకు ఎందుకు అసుమంటోళ్ళని మాకు వీలుకాదు అనచ్చు కదా మరి కాదండి అటువంటివి నువ్వు మీ మనుషులను కరెక్ట్ లేని వాళ్ళని ఎందుకు గిట్లా గిరాకీ చేస్తారండి మరి ఈ జనాన్ని కస్టమర్లని ఇబ్బంది పెట్టుడు కాదమ్మా ఇప్పడు రెండు మూడు రోజులు టైం అంటే మాకు మాకు అయితే ఇబ్బంది అయిత లేదా మీరు అటువంటి ఆమెను ఎందుకు నువ్వు ఇట్లా కస్టమర్లను ఇబ్బంది పెడతారు కరక్టే అమ్మా మీకు ఫస్ట్ తెలియదా అటువంటోళ్ళని ఎందుకు టైంకి అందిస్తానన్నారు లేదమ్మా ఫస్టే ఉండాలా అటువంటివి నువ్వు అట్లా టైంకి అందివ్వని మీ మనసులో పెట్టుకుని మా లేదండి అట్లా కాదు అది లేదు మాది మాకు మా బట్టలు మాకు ఇచ్చేయండి నువ్వు మేము వేరే కుట్టించుకుంటాము ఏమేమి వేస్తారమ్మా మీకు టైం చెప్పినా కదా మీకు టైంకి అందివ్వాలని లేదమ్మా మీకు లాస్ట్ ఫైనల్ మాకు రేపుటి రేపు సాయంత్రం వరకు మాకు అందీయండి మరి

ఏం చేయిస్తారమ్మా మీకు ఇప్పుడు మీకు ఇచ్చిన వర్కే మీరు కరక్ట్గా చేస్తలేరు ఇంకా మీరు మళ్ళా ఇంకా వేరే ఏం వర్క్ చేస్తారని అంటారమ్మా సరే సరే కరక్ట్గా కుట్టమ్మా మరి